ఖచ్చితంగా మా ఊర్లో ఆడవాళ్ళు ఎర్ర మిరపపొడి దంచడానికి తరచుగా కలుస్తుంటారు వారు సాదరణంగా పొద్దున్న లేదా సాయంత్రం కలుస్తుంటారు ఎందుకంటే ఆ సమయంలో పిల్లల పని తక్కువగా ఉంటుంది వారు ఒకరి ఇంటి నుండి ఒకరు వెళ్ళి కలుసుకుని వారి పొడి దంచడానికి కావలసిన పరికరాలు సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తుంటారు వారు మిరపపొడి దంచడానికి కలిసి రావడం ఒక సంఘటమైన పని ఆడవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఒకరి నుండి ఒకరు పంపకాలను గురించి చీటీలు మరియు సూచనలు పంపడం ద్వారా మిరపపొడి దంచుతారు వారి కలిసి దంచడం వలన వారి మిరపపొడి చాలా వేగంగాను మరియు సులభంగా దంచగలరు మిరపపొడి దంచడానికి కలిసి రావడం ఒక సాంప్రదాయం ఇది సాంస్కృతి మరియు భావాలను పెంచుతుంది ఇది ఆడవాళ్ళ మధ్య సహకారం మరియు సంఘం గూర్చిన భావన ప్రోత్సహించుతుంది ఆడవాళ్ళ మధ్య ఐక్యత ప్రేమ సమాధానాలను పంచుతుంది